హలో మమత ట్రాన్స్పోర్టా రేపు ఉదయము ఏడు గంటలకు అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాలి మాకు టాక్సీ కావలెను అడ్రస్సు శారద నగరు పార్కు పక్కన వీధి నెంబర్ నెంబర్కు లేక చేయండి ఉదయం ఏడు గంటలకు మీ డ్రైవర్ కచ్చితంగా రావాలి లేకుంటే మే బెంగళూరులో మేము ఫంక్షన్కు హాజరు కాలేము కావున ఆలస్యం చేయొద్దండి డీజల్ ఎంత పట్టించాలి డ్రైవర్కి బత్తా ఎంత